గుడ్ మార్నింగ్ లోన్స్ అంటే ప్రజెంట్ అయితే ఏం లేవండి ఒక వన్ వీక్ అయితే మాత్రం కొన్ని లోన్స్ అయితే అవే ఓపెన్ అవుతాయి లోన్స్ అనేవి కొంచెం మీకు బెనిఫిట్ కూడా ఉంటుందండి కస్టమర్స్కి వచ్చేసరికి అది ఎలా అంటే మీకు అంటే మీకేం బిజినెస్ అండి ఆ లేదండి ఇప్పుడు మూడు బిజినెస్లు చెప్తున్నారండి అక్కడ

ఒక బిజినెస్ మీద అయితే ఇస్తామండి వెజిటెబుల్ వెజిటెబుల్ షాప్ అంటే ఒక మీకు ఒక ట్వంటీ థౌసండ్ వరకు వస్తుంది అండి కాకపోతే లోన్ అనేది మీరు వెజిటేబుల్ షాప్ అనే స్టార్ట్ చేసుకోవడానికైతే రాదండి ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికైతే వస్తుంది అది కూడ ట్వంటీ థౌసండ్ వస్తుంది పర్ మంత్ థౌసండ్ పే చేసుకోవాలండి తౌజెండ్ పే తౌజెండ్ స్కీం ఉంది టూ తౌజెండ్ స్కీం ఉంది తౌజెండ్ స్కీం అయితేనేమో మీకు ట్వంటీ తౌజెండ్ వచ్చేసరికి టోటల్ టూ తౌజెండ్ ఇంట్రెస్ట్ పడుతుంది ఈ టెన్ తౌజెండ్ వచ్చేసిను ఈ పర్ మంత్ టూ తౌజెండ్ కట్టే టూ థౌసండ్ కట్టేదైతేనేమో మీకు టెన్ మంత్స్లో అయిపోద్దండి తర్వాత లోన్ ఇంక్రిమెంట్ అయిపోతుంది ఓకే అండి